హలో ఎవరండి చెప్పండి అవునా అండి ఏ ఏరియాలో అండి హాహా చెప్పండి అదే డూప్లెక్స్ మామూలు హౌసేనా అండి ఎన్ని ఎన్ని సెంట్స్ అండి మీ ల్యాండ్ ఓకే అండి మంచి బిల్డింగే పడుతుంది

అంటే మీరు కాంట్రాక్ట్ బేస్డ్ అయితే మీరు ఇంత అమౌంట్ అని అడ్వాన్స్ మాకు పే చేసి మేమే మొత్తం మెటీరియల్ అంతా మేమే తెచ్చుకొని మీకు మీద ఎప్పుడైతే హౌస్ వామింగ్ ఫంక్షన్ పెట్టుకుంటారు అప్పుడు కీస్ ఇస్తామండి లేదు మెటీరియల్ మీరంతా మీరే తెచ్చుకొని ఓన్లీ వర్కర్స్తో నేను వర్క్ చేయించడంమంటే ఒకటండి అలా ఉంటది మీర ఏ ప్లాన్ చూజ్ చేసుకున్నా అన్నారు ఆహాహా సరేనండి టోటల్ ట్వంటీ వర్కర్స్ అలా చేస్తారండి అంటే ఇన్సూరెన్స్ ఉంటదండి ఏదన్నా వాళ్ళకి ఏదన్నా ఏదైనా మా కంపెనీయే బేర్ చేస్తుంది మీకేం సంబంధం లేదండి అంద అన్నిట్లో ప్రొఫెషనల్స్ని తీసుకొని వస్తాం మేము సీలింగ్ దగ్గర నుంచి అన్ని చూస్తాము మీకు ఏదన్నా మీ ఆ స్టార్టింగ్ నుంచి ఇంక మొత్తం కాంట్రాక్ట్ అయితే మేము ఇంత అది వచ్చి ల్యాండ్ అది చెక్ చేసుకొని ఫీ చెక్ చేసుకొని మేము ఇంత అమౌంట్ అని డిసైడ్ చేసి మీకు చెప్తాము అందులో హాఫ్ ఎమౌంట్ మాకు ఫస్ట్ పే చేస్తే మేము వర్క్ స్టార్ట్ చేస్తామండి మిగతా మీ దే రోజు మేము ఏదైతే కీస్ ఇస్తాము ఆ రోజు మిగతా అమౌంట్ మాకు చేసేసేయచ్చు మీరు మధ్యలో వచ్చి చెక్ చేసుకోవచ్చు మేము తీసుకునే మెటీరియల్లు ఏదైతే ఉందో అప్పుడు కూడా మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు అన్ని ఆహా ఏం లేదండి అంతా మా కంపెనీ చూసుకుంటుంది ఆల్రెడీ అందరికీ ఇన్సూరెన్సెస్ ఉన్నాయి ఆ ఆ ఓకే అండి థ్యాంక్స్ థ్యాంక్యూ